హలో ఆర్కె ట్రావెల్సా అండీ నేను వెన్నెల నేను ఈ రోజు ట్యాక్సీ ఒకటి బుక్ చేసుకున్నాను మీ ట్రావెల్స్ నుంచి మీ నెంబరే ఇచ్చారనమాట రమేష్ గారేనా మాట్లాడేది ఆ రేపు అదే రేపు రేపు నేను రైల్వేస్టేషన్కి వెళ్ళాలి దానికని బుక్ చేసుకున్నాను మీ టాక్సీ మీకు కొంచం డీటెయిల్స్ చెప్దామని ఎక్కడ పికప్ చేసుకోవాలి ఏ టైమ్కి డ్రాప్ చెయ్యాలి అని చెప్పాలని కాల్ చేసాను అండి ఇప్పుడు అవైలబుల్లోనే ఉన్నారా మాట్లాడవచ్చా ఓకే నేను వచ్చేసి రేపు మార్నింగ్ సిక్స్ థర్టీకి సెంట్రల్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలండి అంటే నాకు ట్రైన్ వచ్చేసి సెవెన్ ఓ క్లాక్కి నేను అక్కడ సిక్స్ థర్టీకి అంతా రీచ్ అవుతేనే నేను ట్రైన్ క్యాచ్ చేయగలను అనమాట మీరు ఒక ఫైవ్ ఫైవ్కి వచ్చి నన్ను పికప్ చేసుకోండి నే నా ఏరియా వచ్చేసి అన్నానగర్ అన్నానగర్ సెకండ్ స్ట్రీట్ అవునండీ ఆ సెకండ్ స్ట్రీట్ డీలక్స్ కాలనీలో ఉంటున్నాను మీరు ఆ కాలనీ దగ్గర వచ్చేసి నాకు కాల్ చేసారు అంటే నేను రెడీగా ఉంటాను అనమాట కానీ టైమ్కి రావాలండీ ట్రైన్ మిస్ చేస్తే మాత్రం నా జర్నీ చాలా డిస్టర్బ్ అవుతుంది నేను తిరుపతి దర్శనానికి వెళ్తున్నాను టికెట్స్ అయితే బుక్ చేసేసాను దర్శనానికి టైమ్కి వెళ్ళకపోతే చాలా వేస్ట్ అవుతుంది అనమాట మీరు అరౌండ్ ఒక ఫైవ్కి వచ్చారు అంటే నేను రెడీగా ఉంటాను కావాలంటే మీకు మార్నింగ్ ఒకసారి కాల్ చేసి రిమైండ్ చేస్తాను అడ్రస్ ఒకసారి చెప్తాను నోట్ చేసుకోండి అన్నానగర్ వెస్ట్ వెస్ట్ స్ట్రీట్ వెస్ట్ సెకండ్ స్ట్రీట్ డీలక్స్ కాలనీ అపార్టుమెంట్స్ వచ్చేసి ఎస్ ఎస్ టవర్స్ ఎస్ ఎస్ టవర్స్ దగ్గర ఎవరిని అడిగినా అక్కడ చెప్తారు కానీ ఎర్లీ మార్నింగ్ కదా ఎవరు లేదంటే నాకు కొంచం కాల్ చేయండి నేను మేల్కొనే ఉంటాను నేను మీకు అడ్రస్ గైడ్ చేస్తాను మ్యాప్స్లో పెద్దగా దొరక్కపోవచ్చు నేను అందుకే మీకు అడ్రస్ కొంచం డీటెయిల్గా చెప్తున్నాను మ్యాప్స్లో చాలా వరకు మిస్టేక్స్ వస్తున్నాయి మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది నేను లొకేషన్ షేర్ చేస్తే కరెక్టుగా రాలేకపోతున్నారు అని చెప్తున్నారు నేను అందుకే మీరు మ్యాప్స్లో చూడకుండా మీరు ఏరియా చూసుకోని వచ్చేయండి నాకు కాల్ చేసారంటే నేను గైడ్ చేస్తాను అన్నానగర్ టౌన్ బస్సు వచ్చే దగ్గర బస్ స్టాండ్ దగ్గర నుంచి స్ట్రెయిట్గా రండి స్ట్రెయిట్గా టూ స్ట్రీట్స్ వస్తుంది దాంట్లో ఫస్ట్ స్ట్రీట్లోకి ఎంటర్ అయ్యారంటే సెకండ్ లెఫ్ట్ తీసుకోండి సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే స్ట్రెయిట్గా వచ్చారంటే వెస్ట్ వెస్ట్ వెస్ట్ సెకండ్ స్ట్రీట్ అనేసి బోర్డు ఉంటుంది దాంట్లోకి ఎంటర్ అయిపోయారంటే నాకు కాల్ చేస్తే నేను మీకు గైడ్ చేస్తాను అపార్టుమెంట్స్ ఎక్కడ వస్తుంది అనేసి ఓకే నా ఫైవ్కి వచ్చేయండి కంపల్సరీ ఫైవ్కి వచ్చేయాలి చాలా అర్జెంటు నేను ట్రైన్ మిస్ అయ్యానంటే నా రేపు ప్రోగ్రామ్ మొత్తము పాడు అయిపోతుంది నేను మీకు ఒకసారి కాల్ చేస్తాను ఫోర్ ఫార్టీ ఫైవ్కి కాల్ చేస్తాను మీరు ఎక్కడ ఉన్నారు అనేసి ఫైవ్కి అలా రీచ్ అయిపోండి చాలా ఇంపార్టెంట్ నేను రేపు ఖచ్చితంగా ఆ జర్నీ మిస్ అవ్వకుండా వెళ్ళాలి బుక్ చేశాను మొత్తము మీరు సెంట్రల్ల్లో డ్రాప్ చేసిన వెంటనే ఇంక మీరు వెళ్ళిపోవచ్చు నాకు సెవెన్ ఓ క్లాక్ కాబట్టి అన్నానగర్ టూ సెంట్రల్ మార్నింగ్ పెద్దగా ట్రాఫిక్ ఉండదు కాబట్టి మీరు త్వరగానే వెళ్ళిపోవచ్చు కొంచం త్వరగా వచ్చేయండి తప్పకుండా టైమ్కి వచ్చేయండి థాంక్స్ అండీ మార్నింగ్ వచ్చి మీరు కాల్ చేయండి ఏరియాలోకి ఎంటర్ అయినాక మీకు తెలీయకపోతే కాల్ చేయండి నేను గైడ్ చేస్తాను ఎక్కడికి రావాలి అనేసి ఓకే నా థాంక్స్ అండీ